హాయ్ అండి వెల్కమ్ టు మై షాప్ చాల రోజుల తర్వాత వచ్చారు రీసెంట్గా నేను బోటిక్ మళ్ళీ ఇంకోక దగ్గర పెట్టాను చాలా మంది న్యూ మోడల్స్ తీసకరావచ్చు కదా అంటే కొత్త కొత్త మోడల్స్ ఏమన్నుంటే తీసకరావచ్చు కదా అని అడుగుతున్నారు బాగున్నాయి అన్నరు అయిపోయినాయి అవి సో ఇంకా అందులోనే క్లాత్ కొంచెం ఇంకా షైనింగ్గా కొన్ని డిఫరెంట్ కలర్స్ పోష్ కలర్స్ తీసకరమ్మని చెప్పారు చాలా బాగుందండి ఇంకా వేరే మోడల్స్ ఏమన్నుంటే నాకు ఆన్లైన్లో పెట్టండి అవి చూసి నేను ఒక వన్ డే వచ్చి టైం చూసుకుని తీసుకెళ్తాను

అంటే ఇపుడు రీసెంట్గా బనారస్ కానీ ఇంకా నెట్ క్లాత్ కానీ ఫ్రాక్స్ నెట్ కానీ సిల్క్లో అలాంటివి ఇంక డిఫరెంట్ ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తున్నాయో అవి నాకు ఒక్కొక్క వన్ పీస్ అయితే పెట్టండి ప్రజెంట్గా అవి నేను చూస్తాను చూసి అదొక స్టోర్ బాగుంది అని చెప్పేస్తే మీకు కాల్ చేస్తాను క్లాత్ బాగుందండి ఇంకా రీజనబుల్ ప్రైస్ కూడా ఉందని చెప్పేసి కస్టమర్స్ ఒకే ఒకటే తీసకరమ్మని చెప్పి ఫోర్స్ చేస్తున్నారు ఓకే ఒకవేళ ఏమైనా డ్యామేజ్ వస్తే రిటర్న్ ఇవ్వడానికి చాన్సెస్ ఉన్నాయా ఓకే అండి అదే ఓకే ఓకే ఓకే కొంచెం మంచి స్టోర్ చూసి పంపించండి మాకు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ